సార్ నమస్తే చెప్పండి సార్ ఏమి కావాలి సార్ ఏంటండి సార్ ఈ ఇవతల గదిలో ఇకి అన్నీ మొత్తం ఏసీలే ఇటు వైపు వచ్చెయ్యండి

అవునా ఏంటి రాసుకొచ్చినట్లు ఉన్నారు ఏంటది కాదం రెండు టన్నులనుకుంటా ఆయనకి సరే మీరు డైకిన్ తీసుకోవాలనుకుంటున్నారా ఎందుకు ఇంకా మన దగ్గర చాలా మంచి కంపెనీలు ఉన్నాయి చూడండి ఇది చూడండి ఈ రూంలో చూడండి ఈ ఏసీ ఎలా వస్తుందో చూడండొక సారి ఇది బాగుంటుంది హాయిగా తీస్

తీసుకోండి అయితే మీరు ఇదిగోండి ఐయఫ్బి చాలా బాగుంటుంది ఇదైతే మంచి కూలింగ్ ఉంటుంది తరువాత ఇప్పుడు ఓ జనరల్ ఉంది చూశారా పెద్ద కంపెనీ ఓ జనరల్ అన్నది అది వాడే ప్రోడక్ట్ వాడుతుంది ఏదైతే వాళ్ళు ఏ గ్యాస్ అయితే వాడుతారో అదే గ్యాస్ వాడుతారన్నమాట ఏ ఊరండి మీది ఏ ఊరు ఎక్కడ తాళ్ళపూడా అయన ఉన్నారు కదా సుబ్బారావు గారు ఉన్నారు కదా ఆయన మన దగ్గరే కొంటాడు అన్నీ ఆయన వాడేది కూడా ఇదే ఆయన అదే అంటున్నానందుకే సుబ్బారావుగారు వాడేది అది తీసుకోండి చాలా బాగుంటుంది ఇధైతే మంచి రేట్ ఉంది మంచి ఆఫర్ ఉందిప్పుడు మనకి దగ్గరగా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ రోజు నుంచి మీరు ఇది మీ దగ్గర ఎలెక్ట్రిషన్ పనిచేసే మిషన్ కాదండి కంపెనీ వాళ్ళొస్తారు కంపెనీ వాళ్ళు సర్వీస్ చేస్తారు కంపెనీ వాళ్ళే అన్ని చేసేది మేమే పంపిస్తాము మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది మాకు ఇలాగా మా ఇది పని చెయ్యట్లేదు అని చెప్తే వాళ్ళే ఇప్పుడు మేమే పంపిస్తాము మేమే బాగు చేయిస్తాము మీరు ఎలెక్ట్రిషన్ దగ్గరికి వెళ్ళి మాకు బాగుచెయ్యండి ఏం అనే అవసరం లేదు సరే అయితే ఇప్పుడు ఇది చూడండి సార్ మీకు డైకినే కావాలంటే ఓకే ఈ రేటు అది సరే మీకిక ఆర సరే సార్ సరే సార్ ఓకే తీసుకోండండి మీ ఇష్టం అరవై వేలండి అది సరే అయితే చెప్పారుగా కదా మరి సుబ్బారావుగారు తెలిసినాయన అయన కూడా ఫోన్ చేశారు సరే మీరేం చేస్తారంటే ఇలాగా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఎవరన్నా అడిగితే యాబై ఐదు వేలుకి బిల్ చేయించేస్తాను ఓకేనా స్కానర్ లేదు డబ్బులిస్తారా లేదా కార్డా ఓకే ఓకే సరే బిల్ రాసి మీ పేరు మీద బిల్ రాయమంటారు చెప్పండి పేరు మీ అడ్రస్ చెప్పండి ఓకే ఇదిగో యాబైవేలుకి రాయించేస్తా